చేపలు పట్టటం అంటే మొదట్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ మా నాన్నగారికి మాత్రం అది చాలానే ఇష్టం ప్రతి సంవత్సరం వేసవికాలంలో మా బంధువుల గ్రామానికి వెళ్తే అక్కడ చెరువు ఒడ్డున చేపలు పట్టటం నాన్నకు ఒక ప్రత్యేకమైన ఆనందం ఓ ఏడాది నేను పదో తరగతి పూర్తి చేసిన తర్వాత వేసవి సెలవుల్లో నాన్న ఈసారి నువ్వు రా రా ఓ పెద్ద చేప పట్టేస్త పట్ట అయ్యో పెద్ద చేప పట్టేస్తావేమో అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళారు ఆ చెరువు దాకా వెళ్ళే వెళ్ళే మకే కానీ చేపలు పట్టే పని అంత సులభం కాదని నన్ను అక్కడే అక్కడే తెలిసిపోయింది పక్కన పక్కన కూర్చున్న నాన్నగారు ఎంతో శ్రద్ధగా గాలిని నీటిలో వదిలి నీటిలో వదిలి ఓర్పుగా చూస్తుంటే నేను మాత్రం రెండు నిమిషాలకే ఏంటి ఇంకా పట్టుకోలేదా అని అడుగుతున్నాను అప్పటికే నాకు బాధ్యతగా ఒక గాలి పెట్టగలిగిందే పెట్టగలిగిందే గొప్ప పని అయ్యింది ఒక కాసేపు తర్వాత నా గాల్ గాలిలో ఏదో ఊపిరిగా లాగినట్టు అనిపించింది నా గుండె బాగా దడిచింది నాకు నిజంగా చేప పట్టే పడినట్టే అని నాన్నకు ఉత్సాహంగా చెప్పాను ఆయన ఆయన గూ కూడా ఆశగా చూస్తున్నారు నెమ్మదిగా నెమ్మదిగా గాలిని లాగుతున్నాను ఏదో బరువుగా ఉంది చేతులు కొంచెం దాచి పెట్టుకున్న చివరికి బయటకు లాగితే అది ఏంటో తెలుసా ఒక పాత గజ్జె నాకు నాకే నవ్వు వచ్చింది నాన్నగారు కూడా నవ్వుతూ ఏ ఒక కాసేపు తర్వాత నా గాల్లో ఏదో ఊపిరిగా లాగినట్టు అనిపించింది నా గుండె బాగా దడించి దడిసింది నాకు చా నిజంగా చేప ప పడినట్టే అని నాన్నకు ఉత్సాహంగా చెప్పాను ఆయన గూ కూడా ఆశగా చూస్తున్నారు నెమ్మదిగా నెమ్మదిగా గాలిని లాగుతున్నాను ఏదో బరువుగా ఉంది చేతులు కొంచెం దాచిపెట్టుకున్న చివరికి బయటికి లాగితే అది ఏంటో తెలుసా ఒక పాత గజ్జె నాకే నవ్వు వచ్చింది నాన్నగారు కూడా నవ్వుతూ ఇంక తొందర పడకూడదు అన్నారు అయినా సరే నా మనసులో ఒక పట్టుదల వచ్చింది ఒక చేప అయినా పట్టేస్తానే అన్న నిర్ణయం తీసుకున్నాను ఒక గంట తర్వాతే నిజంగా నా గాలిలో బలంగా ఏదో దూకిింది ఈసారి మాత్రం అది నిజమైన చేపే చాలా పెద్దదిగా అనిపించింది పట్టుకోవాలంటే చేతులు తడబడుతున్నాయి చివరికి నాన్నగారి సహాయంతో దాన్ని బయటికి లాగాము అది సుమారు నాలుగు కిలోల రాహు చేప ఆ మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూశారు ఈ ఆ సమయంలో నాకు న వచ్చిన ఆనందం మాటల్లో చెప్పలేను చిన్నగా మొదలైన ఆ అనుభవం నాకు ఒక నమ్మకాన్నిచ్చింది మనం ఓపికగా పట్టుదలతో ఉంటే ఎంతటి పని అయినా పనైనా చేయగలమన్న దాన్ని మామూలుగా మనం ఊహించినవి ఊహించినవే మన జీవితంలో మం మంచి మలుపులు తిప్పుతాయి ఆరోజు నాన్నగారు నాపై చూపిన చూసిన అభిమానం నా ముఖంలో మెరిసిన ఆనందం నాకు జీవితాంతరం గుర్తుండిపోయింది ఇప్పుడు ఎవరూ నువ్వు చేపలు పట్టగలవా అని అడిగితే నేను చిరు నవ్వుతో రాహు వదిలే వదులుకున్నానయ్య అంటాను